నేను ఎలాంటి రంగులు ఇష్టపడతాను అంటే వైట్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇలాంటి రంగులంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి నాకు చాలా వేసుకుంటే బాగుంటాయి కాబట్టి నాకు డబల్ ఎక్స్ఎల్ మరియు త్రిబుల్ ఎక్స్ఎల్లో టాప్స్ కావాలి అది కూడా బ్లూ కలర్ పింక్ కలర్ వైట్ కలర్లో ఉండాలి అవి మంచి క్వాలిటీ అయి ఉండాలి మంచి కలర్స్ మంచి కలర్స్ ఉండాలి ఆ టాప్స్లో కూడా నాకు సరిపోయే సైజ్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కాబట్టి ఆ సైజ్లో టాప్సే నేను చూసుకుంటాను నాకు మంచి ఫ్యాబ్రిక్ సింథటిక్ ఫ్యాబ్రిక్కు మరియు రేయాన్ రేయాన్ క్లాత్ ఆవాస బ్రాండ్ ఉన్న టాప్సే ఇష్టపడతాను కాబట్టి నేను నాకు కుర్తీ సేకరణను ఇలా వ్రోట్ చేస్తాను ఇలాంటి చర్యలే తీసుకుంటాను